సార్ నమస్తే సార్ సార్ నా పేరు ఉపేంద్ర కుప్పం విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ మా ఊరులో వాటర్ ప్రాబ్లం ఉంది సార్ పైప్ లైన్ డామేజ్ ఉంది నీరు కలుషిత నీరు అంతా వస్తున్నాయి సార్ తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి చేసాం సార్ చేసాం కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోడం లేదు అవును సార్ నిన్న చూసాం సార్ పైప్ పగిలి వాటర్ అంతా కింద వేస్ట్ అయితుంది ఆ వేస్ట్ అయిన వాటర్ మళ్ళీ పైపులలోకి వచ్చి కుళాయిలకు వస్తున్నాయి సార్ ఓకే సార్